బోడో బెంగాలీ వంటి భాషలు ఏంటంటే ప్రాంతంలో వాడే భాషలు కొంచెం మన తెలుగు భాషలాగే ఉంటుంది కొంచెం మన తెలుగు భాషకి సంబంధించినట్టే ఉంటుంది సో అలాంటి ఆ రెండు భాషలు మన తెలుగు భాషతో ఒక మాతృ ఒక ఒక అన్న లాగా ఒక చెల్లి లాగా వాళ్ళ మాటలు ఎలా అయితే ఉంటాయో బోడో బెంగాలీ భాషలు కూడా అలాగే ఉంటాయి అలాగే కొంచెం మన తెలుగు ఎలా అయితే మాట్లాడతామో బెంగాలీ బోడో కూడా కొంచెం అలాగే ఉన్నట్టయితే ఉంటాయి కాబట్టి ఈ రెండు ప్రాంతాలకి మధ్య తెలుగు భాషకి మంచి సంబంధం ఉందని అయితే నేను చెప్పుకోగలను